తెలంగాణలో విద్యావ్యవస్థ అనేది విద్యార్థుల యొక్క విద్య స్థితి గతులను వారికి ప్రభుత్వం ఉపయోగించే పథకాలను ఆధారంగా చేసుకొని విద్యను సమకూరుస్తుంది వాళ్ళకి ప్రభుత్వం నుండి వచ్చే పథకాల ద్వారా వసతులను విద్యను కూడా తారతమ్య బేధం లేకుండా విద్యా వసతులను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది